హలో హలో హలో ఆ రెస్టారెంట్ మ్యానేజర్ హలో చెప్పండి నచ్చిందండి కానీ ఇంకా ఇందు చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇంకా ఇందులో అంటే ఇప్పుడు మేము ఇలా తీసుకున్నవి కాకుండా ఇంకా వెజ్లో ఉన్నాయి ఉన్నాయా ఓకే అదే అంటే ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చినప్పుడు కూడా కొంచెం ఏమన్నా డిస్కౌంట్ ఇస్తారా లేదంటే ఎక్కువ అంటే ఎక్కువ సార్లు మి మిమ్మల్ని అప్రోచ్ అయితే ఇస్తారా అండి ఏమన్నా డిస్కౌంట్ అవునండి అదే ఓకే ఇంకా స్విగ్గీ జొమాటో అవైలబుల్ ఉందండి మీకు మీ ఫుడ్డు

అదే అండి డెలివరీ కొంచెం కూడా తొందరగా వచ్చేలాగా ఉందా లేదంటే కొంచెం ఎక్కువ టైం పడుతుందా ఇంకా బ్రాంచెస్ ఉన్నాయా అండి మీది ఏమన్నా మీవి దగ్గరలో

అవును అవునా అదేండి ఇంకా మంచిగా ఉంటే నేను ఇంకా మా ఫ్రెండ్స్కి కూడా చెప్తా కదండి మా ఫ్రెండ్స్ని మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకొస్తాను అక్కడికి సో అందుకనే అడుగుతున్నా ఇంకా వేరేవి ట్రై చేస్తామండి ఇంకా నేను మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా ఫ్రెండ్స్కి కూడా చెప్పి వాళ్ళని తీసుకొస్తాను ఎందుకంటే వాళ్ళు కూడా అడిగారు నన్ను ఇట్లా మీరు ఎక్స్పీరీయన్స్ వెళ్ళి ఉన్నారు కదా కొంచెం కనుక్కొని చెప్పండి ఇంకా ఇంక మేము కూడా వెళ్తాం అనేసి అనన్నారు అందుకని కనుక్కొని చెబుదామని ఓకే అండి నేను చెప్తాను నెక్స్ట్ టైమ్ మళ్ళీ వెళ్ళి వస్తామండి వాళ్ళని తీసుకుని మా వాళ్ళని తీసుకుని మా ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకుని వస్తుండే ఓకే అండి త్యాంక్ త్యాంక్ యూ